పాడటం మొదలు పెట్టాలి లేదా మెరుగుపరుచుకోవాలి అనుకునే వారికి నా సలహా ఏంటంటే ఫస్ట్ పాడడం మనం స్టార్ట్ చెయ్యాలి అంటే చిన్నప్పటినుండి క్లాస్లకి వెళ్ళడం కానీ లేదా యూట్యూబ్లల్లో క్లాసులు వినడం ఇలాంటివి చేయడం వల్ల మనం పాడగలుగుతాం ఏంటంటే పేరెంట్స్ కూడా పిల్లల గు పిల్లల ఆసక్తి ఏంటి అని తెలుసుకొని వారినీ సంగీతం క్లాసులకి పంపించడం కానీ క్లాస్లు వినిపించడం కానీ అలాంటివి చెయ్యాలి మెరుగుపరుచుకోవాలి అంటే వచ్చే అవకాశాలని ఏవీ కూడా వదులుకోవద్దు అంటే స్కూళ్ళల్లో కానీ కాలేజీలల్లో ఏమైనా కాంపిటీషన్స్ జరిగినప్పుడు పాడాలి ఆ పాడడం వల్ల మన మిస్టేక్స్ ఏంటో మనకి తెలుస్తాయి కాబట్టి దాని వల్ల మనం మెరుగుపరుచుకోవచ్చు అని నా సలహా